పర్యావరణ పర్యటకానికి తెలంగాణలో చాలా అవకాశాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే చాలా విధాలుగా అది పర్యాటకులు పాల్గొనవచ్చు అవి ఏమిటి అంటే ఇప్పుడు తెలంగాణలో ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నాయి టూర్ గైడ్స్ ఉన్నాయి బైక్స్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి క్యాబ్స్ అవి ఇవి ఉన్నాయి మామూలుగా ట్రావెల్ ఏజెంట్ మేము ఏజెంట్ తీసుకున్నాము అనుకుంటే ఇంత ప్యాకేజ్ ఉంటుంది ఆ ప్యాకేజ్ మనం తీసుకున్నామంటే వాళ్ళు తెలంగాణలో ఉండే పర్యాటక ప్లేసెస్ అన్ని వాళ్ళే గైడ్ చేస్తూ మనకి చెప్తూ అవి వేటికి అవి వేటికి ప్రసిద్ధము అవన్నీ చెప్తూ ఉంటాయి చెప్పి మనకు చూపిస్తూ ఉంటారు ఆ ప్లేసెస్ అవన్నీ మొత్తం ఫుడ్డు అన్నీ వాళ్ళవే ఉంటాయి ఒక ప్యాకేజ్ ఉంటుంది ఆ ప్యాకేజ్ కానీ మనం తీసుకున్నామనుకో ఫుడ్ ప్యాకేజ్ ఉంటుంది వితౌట్ ఫుడ్ ఉంటుంది మనం ఫుడ్ ప్యాకేజ్ అట్లా తీసుకున్నామనుకో ట్రావెల్ ఏజెన్స్లో వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకు ఏ ప్లేసెస్ చూపించాలి అది ఇది అని కూడా మనకు ప్యాకేజ్లో ఉంటుంది ఆ ప్యాకేజ్ని బట్టి మనకు వాళ్ళు ఏమేమి మనం ఎంత ప్యాకేజ్ తీసుకున్నామో దానికి తగ్గట్టు మనకు అన్ని ప్లేసెస్ చూపిస్తారు వాళ్ళే చూపించేసి గైడ్ కూడా చేస్తారు వాళ్లే గైడ్ చేసి ఇక్కడ ఏమేమి ఉన్నాయి వీటి ఇది దేనికి ప్రసిద్ధము అవన్నీ వాళ్ళు చెప్తారు చెప్పి మనకు అన్ని చూపిస్తారు చేస్తారు అన్ని చేస్తారు